వంట టేస్టీగా చేసి అందరినీ మెప్పించాలని అందరికీ ఉంటుంది నాకు కూడా సేమ్ అలాగే ఉంటుంది కానీ కొన్నిసార్లు ఎలాంటి వారైనా ఎంత పని వచ్చిన వారైనా సరే అప్పుడప్పుడూ పొరపాట్లు చేస్తారు అలాగే నేను కూడా చాలాసార్లు పొరపాట్లు చేసే ఈరోజు రుచికరంగా రుచికరమైన వంటలను మీ అందరికీ అందజేస్తున్నాను ముందుగా వంట చేసేటప్పుడు మనం చాలా నియమా నియమాలు పాటించాలి చాలామంది కూర వండేటప్పుడు కొన్నిసార్లు మనం తెలియకుండానే నీళ్ళు ఎక్కువగా వేస్తాం అలాంటప్పుడు మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అవి ఆ వాటర్ అనేది అది నీళ్ళు అనేది ఆవిరి అయ్యేటప్పుడు ఆవిరయ్యాక మనం కొంచెం గసగసాలు దంచిన మీల్ మేకర్ అవన్నీ వేసామంటే కూరకు మంచి టేస్టు వస్తుంది అలాగే చాలామంది ఇడ్లీ పులిసిపోయింది అని చెప్పీ బ పడేయడాలు అవన్నీ చేస్తారు కానీ పులిసిపోయిన ఇడ్లీలని ఏం చెయ్యాలంటే ఒక బౌల్ తీసుకోని ఇడ్లీలని బాగా జార్లోకి మ్యాష్ చేసేసి మ్యాష్ చేసిన తర్వాత మనం ముందుగా ఒక ప్యాన్ ఒక ప్యాన్ తీసుకోని దాంట్లో ఒక సరిపడంత నూనె ఆవాలు జీలకర్ర వేసి ఆ మ్యాష్ చేసిన ప ఇడ్లీలని తీసి తాలింపు పెడితే అదే చాలా అంద అద్బుతంగా ఉంటుంది ఇంకా చాలా మంది అన్నం మిగిలిపోయిందని చెప్పీ పడేసి చాలా వరకు బయట పడేస్తారు కానీ అన్నం పడేయకండి ఎందుకని అన్నారా పండించే రైతుకే తెలుస్తుంది అన్నం విలువ మిగిలిపోయిన అన్నాన్ని మీరు ఏం చెయ్యాలంటే అన్నాన్ని తీసుకోని కొంచెం కాస్త నూనె ఉప్పు కారం మసాలాలు అంటే మీ దగ్గర ఉన్న మీరు ప్రిపేర్ చేసుకున్న మసాలాలను వేసి మీ దగ్గరున్న సోయాసాస్ని క్యారెట్ని తురుము ఇంకా క్యాబేజీ తురుము ఇంకా ఎగ్లుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగ చేస్తూ మీరు రుచికరంగా అన్ అన్నాన్ని తినవచ్చు ఇలాగే చాలామంది బయట రెస్టారెంట్లు కూడా ఇలాగే అన్నాన్ని ఫ్రైడ్ రైస్ కింద చేస్తూ లేదంటే మిగిలిన అన్నాన్ని బిర్యానీ కింద లేదా మసాలా ఫుడ్ కింద చేస్తూ ఇలానే డబ్బులు చాలా సంపాదిస్తారు ఇంకా నేనుకూడా అంతే అంటే నేను ఏ ఏ ఫుడ్ని కానీ ఏ ఐటెమ్ని కానీ ఏ రోజు నేను పడేయను ఇంకా ఇంకా చెప్పాలంటే చాలామంది ఫ్రూట్స్ని ఇప్పుడు ఒక భాగం పాడైపోయింది ఒకభాగం పో మంచిగా ఉందని చెప్పి మొత్తాన్ని పాడు చేసేస్తారు మీ ఇప్పుడు పాడైపోయిన ఫ్రూట్స్ని కట్ చేసి మిగతా ఫ్రూట్ బాగున్న ఫ్రూట్స్ని చిన్న చిన్న స్లైస్లుగా కట్ చేసి మీరు మీ దగ్గర ఉన్న కస్టర్డ్ క్రీమ్ కానీ ఏదైనా తీసుకుని ఆ ఫ్రూట్స్ని అన్నీ ఒక బౌల్ లోకి చిన్న చిన్నగా కట్ చేసి ఆ ఫ్రూట్స్ని పెట్టి వేసి ఆ కస్టర్డ్ని వేసి తగినంత క కస్టర్డ్ని వేసి ఫ్రిజ్లో పెడితే కనుక కొన్ని నిమిషాలు పోయిన తర్వాత కస్టర్డ్ని తీసి తింటే అమృతమే ఎందుకన్నారా ఈ రోజుల్లో మనం బిర్యానీలు మసాలా ఫుడ్లు తిన్నాక మనం చలవ్ చలవ చేసే మ వస్తువులని అసలు ఎవరు తీసుకోవడంలేదు కావున ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి మీ పిల్లలకి కానీ మీ ఇంట్లోకి కానీ ఒక డసర్ట్ కింద కానీ మీరు ఉండచ్చు వాడుకోవచ్చు అలాగే చాలా మంది పాలు విరిగిపోయాయని చెప్పే పా పడేయడం కానీ అవన్నీ చేస్తారు ఆ పాలు విరిగిపోయిన పాలతో కూడా మనం పాలకోవా కానీ ఏవైనా చేయవచ్చు ఆ పాలకోవా ఎలా చెయ్యాలో కూడా నేను చెప్తాను విరిగిన పాలల్లో కాస్త లెమన్ వేసి తరవాత కాస్త హీట్ చేసిన తరవాత కా తగినంత నెయ్యి తగినంత షుగరు అలా కలుపుతూ ఉంటూ ఆ మిశ్రమాన్ని అలా కోవాగా కూడా మనం చేసుకోవచ్చు అలాగే చాలావరకు రహస్యాలన్నీ మనం ఎక్కడినుంచో తెచ్చింది కాదు ఎక్కడినుంచో కాదు ఎప్పుడో మన అమ్మా నాన్న మన అమ్మావాళ్ళు మన భామ్మావాళ్ళ చిట్కాలే మనం ఇప్పుడు వాడుతున్నాం అంతేతప్ప ఏదో కొత్తగా మనం ఏవో సృష్టించి ఏవో చేసి ఏవో చెయ్యాల్సినవైతే ఏమీ కావు అలాగే చాలామంది ఎలా డైట్ ఫాలో అవ్వాలి అంటే స్ప్రౌట్స్ కానీ లేదంటే ఆర్గానిక్ ఇదికానీ ఎలా చెయ్యాలో కూడా తెలీయదు చాలామందికి కూడా ఎక్కువ ఫ్యాట్ అయ్యే ఐటెమ్స్ తీసుకోని ఎక్కువగా లావు అయిపోతున్నారనే ఫీల్ అవుతారు ముందుగా మనం ఏదైనా సరే చికెన్ కానీ మీట్ కానీ తీసుకున్నప్పుడు దానికున్న కొవ్వు పదార్ధాన్ని మనం తీసివేసి బాగా వాష్ చేసేసి మనం ఆ కొంచెం పాన్ మీద పెట్టి ఉప్పు కారం కొంచెం పెప్పర్ వేసుకోని అది తగినంత వరకు మనం అది కుక్ అయ్యిన తరవాత తీసి మనం ఒక సలాడ్ లాగ ప్రిపేర్ చేసుకుంటూ ఆ మీట్ని మనం తింటే అది అమోఘం లెక్కే మనం ఏ వస్తువుని కూడా బయట కొనుక్కుని చేసుకునే అవసరం అయితే లేదు ఏదైనా సరే మిగిలిన దానితోనే మనం ఎలా చెయ్యలో ఏ విధంగా చెయ్యాలో మనకి తెలిస్తే కనుక ఏదైనా సరే మనకి సులభంగానే మారుతుంది అలానే పదార్ధాలు కొన్ని కొన్ని కొన్నిసార్లు మనం బయట ఊరికెల్లాం అని చెప్పేసి లేదంటే ఇంకా ఎక్కువ రోజులు అయిపోయింది అని చెప్పేసి పడేస్తాం ఏదీ కూడా వృధా అవ్వదు ఒకవేళ సరే ఏదైనా సరే వ్ ఆ పడేయాలనుకుంటే కనుక ఆ పీల్ చేసేసి మనం ఉన్న మొక్కలకి కానీ లేదంటే దేనికైనా గార్డెనింగ్కి కానీ వేస్తే కనుక మనకి పెంచుకున్న మొక్కల గ్రోత్ కూడా బాగానే ఉంటుంది అలాగే పె పెంచాలనుకుంటున్న మొ వృక్షాలు కూడా చాలా మె మెరుగ్గా పెరుగుతాయి అంతే